చెప్పండి అవునవును సునీతగారు కదా అవును వచ్చింది మీ రిపోర్ట్ ఇప్పుడే మేడంకి చూపించాను నేను మేడంకి చూపిస్తే ఓకే రిజల్ట్ ఇంకా పెరిగాయి బాగుంది డిశ్చార్జ్ అయిన్నప్పటికీను ఇప్పటికి ఇంకా కొద్దిగా అయింది ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అంటే అలాగే వీక్ వీక్గా అనిపిస్తుందా కొద్దిగా సెట్ అయినట్టు అనిపిస్తుందా డిఫరెన్స్ ఏమైనా ఉందా మీకు ఓకే ఫ్రూట్స్ ప్లేటెలెట్స్ కవర్ అయిపోయాయి ఇంత మటికీ మెయింటైన్ అయితే సరిపోతుంది మళ్ళీ తగ్గకుండా ఇంకొంచం పెరగాలి ఫ్రూట్స్ తినండి బాగా ఫ్రూట్ జ్యూసెస్సు తాగండి రైస్ రైస్ ఇప్పుడే తినకండి జస్ట్ అలా వన్ టైమ్ తినండి కానీ ఎక్కువ జ్యూసెస్సు ఫ్రూట్ జ్యూసెస్సు ఫ్రూట్స్ తిని టిఫన్ చెయ్యండి విటితోనే ప్లేటెలెట్స్ అనేవి పెరుగుతాయి ఇడ్లీ మాత్రమే తినండి ఆయిల్ ఫుడ్ కూడా తినకండి ఫ్రూట్స్లో కివీ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అని ఉన్నాది కదా ఆవి రెండు తినండి వాటితోనే ప్లేటెలెట్ కౌంట్ అనేది తొందరగా బాలన్స్ చేస్తుంది మన బాడీకి ఇప్పటికైతే ఓకే పర్లేదు అన్ని ఉన్నాయి ఓకే సెట్ అయింది కొద్దిగా ఇలాగే వీక్గా అనిపిస్తే ప్లేటెలెట్స్ అయితే కవర్ అయిపోయాయి కాబట్టి వీక్గా అనిపిస్తే ఒక టూ డేస్ తరువాత వచ్చి సరే టూ డేస్కి ఒక మండే ట్యూస్డే వెడ్నెస్డే రోజు రండి ఏమైనా కొద్దిగా బలానికి మేడం మెడిసిన్ రాసిస్తానన్నారు బలానికి సంబంధించిన మెడిసిన్ వేసుకుంటే ఎందుకంటే మీకు ఇన్ని రోజులు ప్లేటెలెట్స్ లేకపోవడం వల్ల వీక్ అయిపోయారు కదా ఆ వీక్నెస్ని కవర్ చేసుకోవడం కోసం అన్నట్టుగా ఓకే రండి మరి వెడ్నెస్డే రోజు